మా విజయనగరంలో అతిపెద్ద పండుగ ఏది అంటే పైడితల్లి అమ్మవారి పండుగ ఎందుకంటే మాకు సంక్రాంతి వరలక్ష్మీ వ్రతం ఇవన్నీ ఎలా చేసుకుంటామో దానికన్నా బాగా చేసుకుంటాం ఈ పైడితల్లి అమ్మవారి పండుగ మరి ఎందుకో తెలియదు కాకపోతే ప్రతి ఒక్కరు దానికి కట్టుబడి ఉంటారు సాంప్రదాయకంగా జరుగుతుంది ఎవరన్నా సరే ఇప్పుడు ప్రస్తుతానికి పైడితల్లి అమ్మ పండుగకి కలిసిపోవాలి అనుకుంటే కలిసిపోతారు ఎందుకంటే సిరిమాను చెట్టు వేరే ఊళ్ళో ఎక్కడో కోరుతు ఉంటారు అమ్మవారు ఈసారి జడ్జాపేట ఒక గ్రామంలో కోరారు ఆ కోరిన చెట్టు రేపు మంగళవారం దాన్ని కోసి ఆ సిరిమాను చెట్టుని పూజ చేసి దాన్ని తీసుకొస్తారు విజయనగరానికి విజయనగరానికి తీసుకు వచ్చిన తర్వాత తర్వాత సిరిమాను చెట్టును పండుగ రోజు బాగా ముస్తాబు చేసి దానికి మొత్తం సిరిమాను ఎలా కట్టాలో పూజారి ఎక్కడానికి అన్నీ విధాల అన్ని జాగ్రత్తగా చేసి సిరిమాను చేయడానికి ఒక రోజు పడుతుంది ఆరోజు పట్టిన తర్వాత మంగళవారం దసరా అయిపోయిన తర్వాత వారమే పైడితల్లి అమ్మవారి పండుగ ఉంటుంది చాలా ఘనంగా చేస్తారు ఎవరు ఊహించలేని పద్ధతిలో చేస్తారు ఇది మొత్తం చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఈ పండుగకు అనేది వస్తు ఉంటుంది విజయనగరంలో అంత మంచి పండుగ అంటే పైడితల్లమ్మవారి పండుగ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఫారెన్లో ఉన్న సరే కంపల్సరిగా పైడితల్లమ్మవారి పండుగకి వచ్చి తీరాల్సిందే ఎవరైనా ఎక్కడ ఉన్నా సరే ఏ జిల్లాలో ఉన్న ఎక్కడున్న విజయనగరం తాలూకా వాళ్ళు ఎక్కడ ఉన్న పైడితల్లి అమ్మవారి పండుకి వస్తారు చుట్టూ చుట్టుపక్కల ఊళ్ళో వస్తున్నారంటే విజయనగరంలో పుట్టి పెరిగి వేరే దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళు కూడా విజయనగరంకి కంపల్సరిగా వస్తారు అంత మహోత్సవం అవుతుంది అంత మహిమగల తల్లి పైడితల్లి అమ్మవారు ఎవరైనా సరే ఈ పండుగ చూడకుండా వెళ్ళడానికి అసలు వీలు ఉండదు అలా చూసి ఆ పండగ అయ్యేంతవరకు ఉండి తర్వాత అప్పుడు వెళ్తారు అప్పటి వరకు ఎవరు వెళ్ళేది ఉండదు పైడితల్లి అమ్మవారి పండుగ అంత బాగుంటుంది అక్కడ విజయనగరంలో కానీ మాకు నెల రోజులు పండుగలాగా ఉంటుంది ఎందుకంటే అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పండుగ అవుతూ ఉంటుంది ఘటాలు తిరగడం ఇవి అవి అనుకుంటు చాలా ఘనంగా చేస్తారు పండుగ కూడా